ఇరవై ఐదు నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై నాలుగు సున్నా ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఇరవై తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది ఏడు రెండు వేల తొమ్మిది